ఓకే ఓకే చెప్పు ప్రసన్న ఏమిటి ఇది అసలు నేనే నీకు కాల్ చేద్దామని అనుకుంటున్నాను ఏమిటి ఇక్కడ అసలు బిల్డింగ్ కడుతూవున్నారు ఆ వాయిస్ ఆ నాయిసెస్ ఏమిటి తట్టుకోలేకున్నాము ఫస్టెమో ఫస్టెమో టూ ఫ్లోర్స్ అని చెప్పారు ఇప్పుడేమో ఫైవ్ ఫ్లోర్స్ లేపేశారు మనకు అసలు ఇక్కడ కనీసం ప్రశాంతత లేకుండా వస్తుంది ఈ కాలనీల్లో అది చూస్తుంటే పెద్ద పెద్ద సౌండ్స్ వస్తున్నాయి నిన్న అయితే మా అబ్బాయి నిద్రపోతున్న అబ్బాయి టక్కున లేచాడు ఏమిటి అంటే ఆ గాలికి ఏదో పైనుంచి ఒక రాడ్ పడిపోయింది అది పెద్ద డామ్ అని సౌండ్ వచ్చింది ఆ అబ్బాయి భయపడిపోయాడు ఏమిటి ఇలా మనం ఈ మున్సిపాలిటీ వాళ్ళకి ఎవరికైనా కంప్లెయింట్ చేస్తే బాగుంటుందేమో అని అనుకుంటున్నాను మీరు కూడా నా నైబరే

చేస్తే ఏదో ఒకటి యాక్షన్ తీసుకుంటారు కదా ఇక్కడ రోజురోజుకీ దీనికి మనం అడిగి పోతుంటే వాళ్ళు సరిగా రెస్పాండ్ కావట్లేదు అది ఏమిటి అంటే మీకెందుకు మేము అప్రూవల్ తీసుకున్నాము కదా మీకెందుకు అని అంటున్నారు ఆ పెద్ద పెద్ద మనం మన మన ఇదే రోడ్డు మీద పెద్ద పెద్ద వాహనాలు వెళ్తున్నాయి ఆ సౌండ్ పొల్యూషన్కి ఆ పొల్యూషన్కి మనం తట్టుకోలేకున్నాము ఎంత పొల్యూషన్ వస్తుందంటే రాత్రుళ్ళు కూడా నిద్ర ఉండట్లేదు నైట్ కూడా చేస్తూ వర్క్ చేస్తూ ఉన్నారు అదేమిటి అంటే సుత్తి తీసుకొని కొడుతూ ఉంటారు ఎప్పుడూ కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా మేడమ్ అంటారు మేము వెళ్ళినప్పుడు అది ఇది రెస్పాండ్ కారూ ఎలా చెప్పాలి వీళ్ళకి అలా మన కాలనీలో ఉన్నటువంటి మన కాలనీలో ఇది అంతా యాక్షనూ మన కాలనీ మన మన ఉన్నారు కదా మన మెంబరూ వార్డ్ మెంబరుగా అది అతనూ కార్పొరేటరో ఆ వాళ్ళు యాక్షను తీసుకోవాలి కనీసం అతను కూడా రెస్పాండ్ కావట్లేదబ్బా ఇది ఏం చేయాలి దీని గురించి మనం నేను అయితే ఈసారి నేను అయితే ఈసారి అదే చూస్తాను ఒకవేళ అతను కూడా యాక్షన్ తీసుకోకపోతే డైరెక్ట్గా పోలీస్ కంప్లెయింట్ ఇస్తాను అప్పుడు కానీ వాళ్ళు ఏమైనా రెస్పాండ్ అవుతారేమో చూద్దాం లేకపోతే ఎన్ని రోజులు ఈ టార్చరూ కనీసం ఫైవ్ మంత్స్ నుంచి ఇదే టార్చర్ ఫైవ్ మంత్స్ నుంచి అయిపోతుంది కదా అయిపోతుంది కదా అంటే ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉన్నారు

అది మేము చెప్తాము మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు మేము చెప్తాము మీరు కూడా ఒకసారి రండి మీ ఫ్యామిలీ మెంబర్స్ మీరు మీ పక్కన ఆ పక్కన ఉన్నటువంటి నైబర్స్ కూడా మీరు ఒకసారి చెప్పండి అందరం కలిసి వెళ్ళి కంప్లెయింట్ ఇద్దాము డైరెక్ట్గా వెళ్ళి మనం మున్సిపల్ కమిషన్ను కలిస్తే ఈ ప్రాబ్లమ్ ఏమైనా సాల్వ్ అవుతుందేమో చూద్దాము

ఓకే ప్రసన్న ప్రసన్న థ్యాంక్ యూ